ఆంధ్రప్రదేశ్లో మతాల విద్య లేదా అభ్యాసన గురించి చెప్పాలంటే ఎక్కడ కూడా మతపరమైన పాఠశాలలు అలనేవి లేవండి అంటే పాఠశాలలో అన్ని మతాల వారు ఉంటారు తప్ప ప్రత్యేకంగా ఒక మతానికి సంబంధించిన పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు అని మనం చెప్పుకోవచ్చు అసలు ఎక్కడ లేవు కూడా ఈ విద్య ఎలా నేర్చుకుంటారు అంటే అందరు ఒక కాలేజ్లో ఒక కాలేజ్ కానీ లేకపోతే విద్యా సంస్థలు లేకపోతే కళాశాలలకు వెళ్ళి అక్కడ అక్కడ ఉండి వారు విద్యను అభ్యసించడానికి అవకాశాలు ఉన్నాయి పాఠశాలలు అనేవి మతపరమైన పాఠశాలలో కాదు కానీ ఒక వ్యక్తి అంటే అంబేద్కర్ స్కూల్ అని లేకపోతే ఈ మతపరమైన కొంతమంది ఉంటారు కదండి అంటే కొంచెం మంచి తనంతో ఉన్నవారు ఇప్పుడు క్రైస్తవులు అంటే కొంతమంది మిషనరీలు స్కూళ్ళు అలాగే కాలేజీలు కూడా నడపడం జరుగుతుంది అందులో తమ మతం వారే చదవాలి అని ఏమి లేదు కానీ ప్రతి ఒకరు కూడా దాంట్లో చదవడానికి అవకాశం ఉంటుంది క్రిస్టియన్ స్కూల్సు లేకపోతే అలాగే కొన్ని హిందూ ధర్మా కొన్ని పాఠశాలను కూడా నడుపుతాయి పొట్టి శ్రీరాములు పాఠశాల అని లేకపోతే ఇలా కొన్ని రకాల కొంతమంది అభ్యర్థుల పేర్ల మీద పాఠశాలలు నడుపుతు ఉంటారు అవి కొంచెం తక్కువ ఫీజులతో కొంత ఫండ్ అంటే ట్రస్ట్లాగ కొంత జరుగుతుంది కొంత మాత్రం డబ్బులు అనేది కట్టవలసి వస్తుంది కాకపోతే తక్కువ ఫీజులతో చదువు అనేది వారు చెప్పడం జరుగుతుంది ఇలాంటి క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి అంటే ఒక సంస్థ నడుపుతున్న పాఠశాలలు అందులో రకరకాల మతం వారు ఉంటారు తప్ప అందులో ఒక్క మతం వారే చదవాలన్న ఉద్దేశం అయితే కాదు అందరు చదువుతారు అలాగే దాంట్లో కొంచెం తక్కువ ఫీజులతో విద్య అనేది వారు అందించడం జరుగుతుంది ఇలాంటి వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల ఉన్నాయని నేను తెలుసుకున్నాను మతపరమైన పాఠశాలు అనేవి సపరేట్గా అయితే విడిగా అయితే ఉండవండి అంటే ఒక మతం వారు ఒక స్కూల్కి వెళ్ళడం అలాంటి అయితే జరగవు అన్ని మతాల వారు స్కూల్కి వెళ్తారు కాకపోతే పాఠశాలలు అనేవి వారి చేత నడపబడతాయి అంటే ట్రస్ట్ ట్రస్ట్ల ద్వారా నడపబడే పాఠశాలు ఉంటాయి కదండి అందులో మాత్రం తక్కువ ఫీజులతో అన్నీ మతాల వారు చదువుకునే అవకాశాలు అయితే ఉంటాయి